ఆరు ఆరు రెండువేల ఆరు పదిహేను ఎనిమిది రెండువేల నాలుగు ఆరు తొమ్మిది రెండువేల ఐదు పంతొమ్మిది పన్నెండు రెండువేల ఐదు ఇరవై ఒకటి నాలుగు రెండువేల ఐదు